ఇక్కడ మీ బిల్డింగ్ చూసి నేను కాల్ చేశాను అంటే నేను ఈ బిల్డింగ్ కొనాలనుకుంటున్నాను ఎలా ఉందో చూడడానికి వచ్చాను ఇది టెన్ త్రీ ఫ్లోర్స్ కదా ఆ ఫ్లోర్లో లోపల అంటే సపరేట్ బాత్రూములా లేదంటే లోపలే ఉంటాయా రూమ్స్ లోపల బాత్రూమ్స్ అంటే ఫ్లోర్కి ఎన్ని డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ ఉంటాయా పార్ వెహికిల్స్ పార్కింగ్ చేసుకోవచ్చా కింద అవునా అంటే బాల్కనీ కానీ అట్లుంటదా ఇంకేమైనా ఉన్నాయా బిల్డింగ్స్ ఇక్కడే ఉన్నాయి ఇది కొంచెం లోపల్కి ఉంది కదా

ఓకే అండి ఎంత చెప్తున్నారు అంటే ఇప్పుడు బిల్డింగ్కి అంత లోపలికి ఉన్నదే నలభై లక్షలా అంటే హైవే మీదనేమో కొంచెం తక్కువ ఉన్నాయి కదా ఇ కొంచెం లోపలకున్నాది కద బస్సెస్ కూడా అవైలబుల్ ఉండదు రోడ్ మీదకెళ్ళి నడుచుకుంటూ కూడా వెళ్ళి ఎక్కాలి కదా అందుకని అంటే మెయిన్ రోడ్ మీద ఉందంటే పెట్టచ్చు సరే అండి కొంచెం తక్కువ చేేసి చెప్పండి కొంచెం డిస్కౌంట్ అని కొంచెం ఇయ్యండి సరే అండి డాక్యుమెంట్స్ తీసుకుని రెడీగా ఉండండి నేను రేపొచ్చి కలుస్తానండి థ్యాంక్ యూ అండి